ఇటీవల సంవత్సరాలలో పర్యాటకం పెరిగిందా లేదా తగ్గిందా ఇది మీ సమూహాన్ని ఎలా ప్రభావితం చేసింది ఇప్పటి కాలంలో పర్యాటకం అంటే టూరిజం పెరిగింది అనే చెప్పాలి చాలామంది చాలా చోట్లకి వెళ్తున్నారు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది చాలా చోట్లకి వెళ్ళడం జరిగింది ఎండాకాలంలో అయితే ఎక్కువ వెళ్తారు ఎందుకంటే ఎండలకి అటు వైపు తక్కువ చల్లగా ఉంటుంది ఏమోనని అలా వెళ్తూ ఉంటారు నాకు తెలిసి అయితే పర్యాటకం పెరిగింది అనే చెప్పాలి ఇంకా అయితే ఈ ఈ ఈ కాలాలలో ఈ సంవత్సరాలలో ఈ కొన్ని సంవత్సరాలలో కరోనా వచ్చింది కదా అప్పుడు ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళడం జరుగలేదు అలా అని ఇప్పుడు వెళ్ళడం జరిగింది ఈ రెండు సంవత్సరాలలో టూరిజం పెరిగింది చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చాలా చోట్లకి వెళ్ళడం జరిగింది నేను చాలా గమనించడం జరిగింది